మీ వంటకాలలో ఇంకొంచం ఎక్కువగా రుచి పెంచడానికి వాటిలో కలిపే ఏమైన రహస్య పదార్థాలు మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయి చాలా ఉన్నాయి కారం ఉప్పు పసుపు జీలకర్ర ఆవాలు మసాలాలు చికెన్ మసాల మటన్ మసాల మ్యాగీ మసాల యిప్పి మసాల

చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది బాగుంటుంది నూనె నూనె వేసినప్పుడు కూడా ఎక్కువ నూనె వేయకుండా సరిపడ నూనె ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు ఫ్రెష్ నూనె వేసుకోవాలి అన్నమాట కొత్తిమీర పుదీనా అవన్నీ మనం వంట వండే ముందే అవన్నీ కడిగి పెట్టుకోవాలి మిర్చి మిర్చి కూడా చాలా మెయిన్ రోల్ చేస్తుంది ఈ వంటలో మిర్చి వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఆ మిర్చి కూడా మనము అందరు అవ చిన్న చిన్నగా కట్ చేసి ఇట్లా చేస్తారు అవి చిన్నవిగా చిన్నవిగా కాకుండా వర్టికల్గా కట్ చేసి చేస్తే దాని మిర్చితో ఉన్న టేస్ట్ వేరు ఉంటుంది కూర మంచిగా ఉంటుంది ఇంకా ఇది ఏంటి అల్లం పేస్ట్

మంచిగా కడిగి మంచిగా అవన్నీ చిన్న చిన్న పీసెస్లాగ కట్ చేసి మనమే మి మిక్సీ పట్టుకోవాలి ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే ఫ్రెష్గా ఫ్రెష్ అల్లం పేస్ట్ మన ఇంట్లో దొరుకుతుంది ఇంకా అప్పుడు మంచిగా కూరల్లో వేసుకోవచ్చు నేను అయితే మేము అయితే ఇంట్లో అట్లనే ప్రిపేర్ చేస్తాం ఆ వెల్లుల్లి ఇంకా అల్లంది ల్లం తెచ్చుకుంటాం అవి ఒక రెండు కేజీలు ఈ ఒక రెండు కేజీలు తెచ్చుకొని కడిగి చిన్నచిన్న పీసెస్లాగ కట్ చేసి మిక్సీ పట్టుకుంటాం మిక్సీ పట్టుకొని

కనిపెట్టడానికి ఇలాచి బాగుంటుంది అన్నమాట మంచిగా ఉంటుంది పెప్పర్ కూడా అలాగే పెప్పర్ అంటే ఇంకా ఈ కాలంలో ఇంకా అది ఇంక చాలా మంచిది ఇప్పుడు అంటే చలికాలం కదా పెప్పర్ వేసి కారం కారంగా ఘాటుగా మంచిగా ఉంటుంది అన్నమాట అంటే మన హెల్త్కి కొంచెం మంచిగా ఉంటది ఏమి హెల్త్ ఇష్యూస్ రాకుండా జలుబు దగ్గులాగ ఏమి రాకుండా

అట్లా వంటకాలలో కూడా చాలా హెల్తిగా ఉన్నాయి ఇప్పుడు ఇది పసుపు ఒకటి పెప్పర్ ఒకటి మిర్చి మిర్చి తింటే కాంస్టుపేషన్ ఉండదు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా మంచిదే ఎండిమిర్చి ఇంకా మనం పెరుగులో అద్దుకొని ఎండబెట్టి చేస్తాం కదా అవి ఇంకా మంచిది బాగుంటాయి అవి కూడా టేస్ట్గా మంచిగా ఉంటాయి ఈ మసాలాలు అవన్నీ ఏ వేస్తే అంటే అవన్నీ తినద్దు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇవన్ని వేసి దాని బదులుగా మనము ఈ పసుపులో పసుపు ఉల్లిగడ్డ ఇంకా ఏంటి మిర్చి ఇవన్నీ వేస్తే ఇవి మనకు రెసిస్టెన్స్ ఇస్తుంది ఇమ్యూనిటీ ఇస్తుంది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా ఎంతో ఎంత టేస్ట్తో ఉంటుందో అంత ఇమ్యూనిటీని ఇస్తుంది ఉల్లిగడ్డ పెప్పర్ పసుపు ఇంకా మిర్చి

అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకేవో బెల్లం ఉంటాయి కానీ మనం మంచిగా ఉండే తినే బెల్లం ఏంటంటే గోల్డ్ కలర్లో బెల్లం ఉంటుంది నల్లబెల్లం ఇట్లా అంటారు కానీ అవేమీ మంచిగా రావు గోల్డ్ కలర్లో ఉండే తెల్ల బెల్లం సంథింగ్ ఏదో అంటారు దాన్ని ఆ బెల్లం మంచిది అన్నమాట కొంచెం హెల్తీ హెల్తీగా ఉంచుతుంది మంచిగా ఉంచుతుంది స్వీట్స్లో ఇది హాట్స్లో ఏమో అవి

ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ ఇవన్ని మనకు తగ్గట్టు మన కూరకి తగ్గట్టు సరిపడ వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్ వస్తుంది ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది చేదుగా ఘాటుగా ఇట్లు ఉంటుంది అది కొద్ది మనకు తగ్గట్టు మన కూరకి తగ్గట్టు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది గ్రేవీ కొంచెం కూర ఎక్కువ అవుతుంది అన్నమాట టమాటాలు టమాటాలు కూడా మంచిగా ప్లేట్లో వేసి టమాటాలు చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి టమాటాలు వేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది గ్రేవీ గ్రేవీ ఇంకా అన్నంలో కలుపుకొని తినబుద్ధి కాదు ఇంక డైరెక్ట్గా గ్రేవీ నోట్లో తినాలి నోట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది గ్రేవీ టమాటో టమాటోస్తో వేస్తే ఇట్లా వంట రహస్యాలు పదార్థాలు ఇవి అన్నమాట